ప్రస్తుతం ఉన్నవాళ్ళంటే నీమ్ కరోళి బాబా నా ఫేవరెట్ ఇప్పుడు ఆయన గురించి ఎలా తెలిసిందంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే అనుష్కా శర్మ విరాట్ కోహ్లీ వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి వచ్చారని చెప్పి ఒక న్యూస్ ఉండింది ఏంటబ్బా ఇంత ఇంట్రెస్ట్ ఉంది ఆయన గురించి ఏం తెలుసుకుందాంమని చెప్పి అప్పుడు ఆయన గురించి తెలుసుకున్నానమాట నీమ్ కరోళీ బాబా అనే ఆయనది ఆయన పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో అక్బర్పూర్ అనె ఒక విలేజలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఆయన అసలు పేరు వచ్చేసి లక్ష్మీ నారాయణ శర్మ ఆయనే చిన్నప్పటినుంచే ఇలా ధ్యానం మెడిటేషను మన స్పిరిచువల్ మన దేవుడి గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ ఉండేటోడు అట్లుండి కొంచెం ఈ ఫిజికల్ వరల్డ్ కొంచెం మన ఈ లోకానికి దూరంగా ఉండేటివోడు అందరికంటే ఆయన అందరికీ దూరంగా ఉండి ఎప్పుడు మెడిటేషన్ చేసుకుంటూనే ఉండేవాడు ఆయన చాల చిన్న వయసులోనే మన ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పొందడానికి ఇంటిని విడిచిపెట్టేరు చిన్నప్పటినుంచి ఆయన దేశం నుంచి మొత్తం అంతా తిరుగుకుంటూ ఒక సాధు లాగానే మన జీవితాన్ని అనేది మొత్తం గడిపేరు ఆయనకు ఎప్పుడు మౌనంగానే ఉంటాడు ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ మన స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది చాలా బాగా పెంచుకుంటు అయితే ఆయనకు నీమ్ కరోళీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి ఆయన ఒక గ్రామంలో పా పాత నిమ్మ చెట్టు అక్కడ మెడిటేషన్ చేసేడన్నమాట యోగా ధ్యాానం చేసేడు ధ్యానం చేసేసరికి అక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఉంటారు కదా వాళ్ళంతా ఆయన్నీ చూసి నీమ్ కారోళి బాబా నీమ్ కారోళి బాబా అని పిలిచేరు అట్ట పిలిచేసరికె ఆయనకు ఆ పేరుతోటి బాగా ఫేమస్ అయ్యాడు ఆయన చాలా పెద్ద హనుమంతుని యొక్క భక్తుడిగా పేరుంది ఆయనకు భక్తులందరికీ ఆయన పవర్స్ తోటే మొత్తం ఆశీర్వాదాలవి ఇస్తాడు ఆయన బోధనలు బావుంటాయి అంటే ఆయన ఎప్పుడూ అందరిని ప్రేమించండి ఈ అందరితోటి మంచిగుండండి ఎప్పుడూ బాగావుంటుంది మన దేవుడి నామాన్ని తీసుకోండి ఏ పని చేేసినా ముందు రాముని నామం జపించండి ఈ పని అయిపోయింతరువాత కూడా రాముని నామం చెప్పండి అదీ అంతేకాదు ఆయనకు ఇక్కడే కాకుండా ఫారెన్లో కూడా భక్తులు చాలా మంది ఉన్నారు అంతదాకేందుకు మన స్టీవ్ బక్స్ మార్క్ మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ వీళ్ళు ఫేమస్ పర్సన్స్ అందరూ ఆయన ఆశ్రమం ఏదైతే ఉన్నదో అవన్నీ సందర్శించన వాళ్ళే ఆయన పంతొమ్మీ వందల డెబ్భై మూడు డిసెంబర్ ఉంటుంది కాదా మధురా దగ్గర ఆయన చనిపోవడం జరిగింది మళ్ళా ఆయనకు ఆశ్రమాలు కూడా చాలానే ఉన్నాయి ఆయన ఫేమస్ ఆశ్రమం వచ్చేసి కాయించీ దామ్ ఆశ్రమం అని ఉత్తరఖండ్లో ఉన్నది అది అది బాగా చాలా పవిత్రమైన ప్లేస్ లాగా వాళ్ళు భావిస్తారనమాట అయితే నీమ్ కరోళీ బాబా జీవితంలో ఆయన నిజమైనంగా సన్యాసి పరమ భక్తుడు ఆయన శాంతి ప్రేమ సేవ అ భక్తి చాలానే చేసిన పన్లు ఇవన్నీ ప్రపంచంలో నలుమూలల చాలామంది లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది